హలో కస్టమర్ కేరా అండి నేను ప్రస్తుతం అయితే ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాను కానీ నెట్టు సరిగ్గా కాల్ సరిగ్గా రావడం రాకపోవడం వల్ల వలన బిఎస్ఎన్ఎల్కి మారదాం అనుకుంటున్నాను మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీసే కదాండీ ఆ ఆ అదే బిఎస్ఎన్ఎల్ మరి ఎలా ఉంటుంది మా సైడ్ అయితే అంటే కొందరు నేనే మా చుట్టుపక్కల అడిగి తెలుసుకున్నాను వస్తున్నాది సిగ్నలు మళ్ళీ ఏమేం ఫీచర్స్ ఉన్నాయి ఎలా వస్తుంది ఎంత అమౌంటు రీఛార్జ్ చేసుకోవాలి దీని గురించి ఏమైనా చెప్పండి మెయిన్ సిగ్నలే అండి ఉందండి మా చుట్టుపక్కల అడిగి తెలుసుకున్నాను అవునా ఆ అవునా ఓహో అంటే ఇలా ఒక డె లేకుండా మూడు నెల్లకి ఎలా సంవత్సరానికి ఎలా ఉంటాయండి

ఆ

అవునా సరే అండి నేను అంటే అక్కడికి వచ్చి విజిట్ అవుతాలేండి ఓక సారి కష్ట ఓకే అండి